హలో జితేందర్ మెకానిక్ షాపా ఇప్పుడు మీరు ఏ టైమ్లో అవేలబుల్గా ఉంటారు

ఇక్కడ మాది బొల్లికొండ దగ్గర ఉంటాం మేము ఓకే ఇలా మాదొక ఫ్రిడ్జ్ అనేది కొంచెం సౌండ్ వస్తుంది అంటే కూల్ అవుతుంది కానీ సౌండ్ వస్తుంది అంటే సౌండ్ బాగా హెవీగా వస్తుంది అన్నట్టు బాగా మనది ఏ ఇల్లు షాప్ అడ్రస్ మిస్ తెలీద్ తెలీదండి

ఓకే ఓకే రేపు కూలరూ యల్జి యల్జి

ఏ లేదు చాలా రోజులయ్యింది తీసుకుని

ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అది ఫ్రిడ్జ్

అంటే ఇప్పుడు ఎలా ఓకే ఓకే అంటే ఇక ఫ్రిడ్జ్ అంటే మేమే తిసుకోస్తాం అటు వచ్చేది ఉన్నాది ఓకే కాదు అంటే మీరు అంటే ఏ టైమ్లో అవేలబుల్గా ఉంటారో అంటే రేపు ఉన్నారా రేపు ఉంటారా త్రీ టూ ఒక ఈవెనింగ్ ఒక త్రీ ఓ క్లాక్ ఈవెనింగ్ ఒక త్రీ ఓ క్లాక్కి అలా అవునా ఓకే ఉంటా